హలో చెప్పండి మేడం అవునవును మేడం మీకేవిధంగా సహాయపడగలము మేడం నమస్తే మేడం చెప్పండి మేడం

చెప్పండి మేడం అవును మేడం అన్నీ బ్రాండెడ్వే ఉన్నాయి మేడం

అలాగే మేడం మా దగ్గర ఏసీ ఉంది ఫ్రిజ్ ఉంది టీవీ ఉంది మేడం వాషింగ్ మిషన్ ఉంది కూలర్ ఉంది ఇంకా వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఉంది మేడం ఏది కావాలంటే అది మీరు తీసుకెళ్ళొచ్చు మేడం అదీ కాకుండా ఆఫర్లు నడుస్తున్నాయి మేడం ప్రతి ఐటమ్ మీద ఆఫర్ ఉంది మేడం మేడం అలాగే అలాగే మేడం పంపిస్తాము పంపిస్తాము మ్యాడమ్ మేడం ఒకటి మేడం రెండు రోజుల్లోనే ఆఫరు ఉంటుంది మేడం రెండు రోజుల తరువాత ఎంత డబ్బులైతే అంతే కట్టుకోవాల్సొస్తుంది మ్యాడమ్ మీరు ఈ రెండు రోజుల్లో అలాగే అలాగే మేడం అలాగే మేడం అలాగే అలాగే మేడం థ్యాంక్ యూ మేడం